సార్ సార్ నేను ఇలా సిద్ధార్థ స్కూల్ ప్రిన్సిపల్ గంగాధర్ని మాట్లాడుతున్నాను సార్ అయ్యో మీ కొడుకు కరిక్యులర్ యాక్టివిటీస్లో బాగా పార్టిసిపేట్ చేసిండు సార్ సింగింగ్ చాలా బాగా పాడతాడు సార్ ఏమి లేదు సార్ స్టడీస్ బాగా చదువుతాడు మీ వాడు స్ట స్టడీస్లో కూడా ఇంకా టాప్ ఉంటాడు సార్ అన్నింటిలో నైటీ నైన్ వస్తున్నాయి అన్నింటిలో ఏమి లేదు సార్ మీ కొడుకు మంచిగా పాడతాడు మంచిగా సింగింగ్ చేస్తాడు స్టడీస్ కూడా చాలా బాగా చదువుతాడు సార్ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ ఇంకా ఫిబ్రవరిలో ఉన్నాయి సార్ స్టడీస్ మా బాధ్యత సార్ నా బాధ్యత తీసుకుంటాను సార్ ఏమి లేదు సార్ నా టాలెంట్ నా ఆపర్చునిటీగా తీసుకుని మాట్లాడుతా సార్ ఏమి లేదు సార్ స్ట అవన్నీమేము చూసుకుంటాం ఈ సింగింగ్ చేస్తే మంచి పెద్ద పెద్ద ఆపర్చునిటీస్ చూడానికివస్తాయి కదా సార్ అలా ఏమి లేదు సార్ ఏమి మా ఉంటుంది సార్ బాగా లాభం ఉంటుంది సార్ పెద్దపెద్ద ఆపర్చునిటీస్ వస్తాయి ఏమి లే ఏమి లేదు సార్ మంచి పేరు వస్తుంది ఇంకా మీ మీకు గిట్టా మంచి పేరు వస్తుం ది సార్ స్టడీస్ పిల్లాడి గిట్టా టాప్ టాప్ చేస్తుంది సార్ ఏమి లేదు సార్ స్టడీస్లో టాప్ ఉన్నాడు సార్ నేను నా బాధ్యత తీసుకుని మాట్లాడుతా సార్ ఓకే సార్ మళ్ళీ ఓ ఓకే సార్